భారతదేశ చరిత్రలో భారత్ ఉపఖండంలోని చరిత్ర పూర్వస్థానాలు సమాజాలు భాగంగా ఉన్నాయి సింధు నాగరికత నుండి ఏదో సంస్కృతి రూపొందించిన రెండో అర్బన్ సంస్కృతి ఏర్పరచింది హిందూ ఇజమ్ జైన మతం బౌద్ధ మతం అభివృద్ధి హిందూ షరతులో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల అక్రమణాల పెరుగుదలలో సహ భారతం ఉపకాండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందలు సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు యూరోపియన్ వ్యక్తులుగా ప్రవేట్ వ్యక్తులు ఆగమనం బ్రిటిష్ ఇండియా భారత స్వతంత్ర ఉద్యమం భారత దేశ విడుదలకు దారితీసింది భారత గణతంత్రము ఏర్పడింది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వారి నుండి మనకి స్వతంత్రం నచ్చింది ఇది నాకు ఎంతో గర్వకారమైన విషయం నాకు నాకు నచ్చినా నాయకులు నా నానా సాహెబ్ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ బిపిన్ చంద్రపాల్ ఇంకా ఇంతో మంది ఉన్నారు